మా ప్రాంతాలలో అనుసరించే ప్రధానమైన మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళ ఆచారాలు వేరు వేరు విధాలుగా ఉంటాయి హిందూ ఆచారాలు ఒకరకంగా ముస్లిం ఆచారాలు ఒకరకంగా క్రిస్టియన్ ఆచారాలు ఒకరకంగా వేరు వేరు రకరకాలుగా ఆచారిస్తు ఉంటారు వీరు అందరు వారి యొక్క గురువులను వాళ్ళింట్లో పెద్దలు చెప్పిన ప్రకారము జరుగుతు ఉంటుంది ఈ ఆచారాలు ఏంటంటే హిందువులు సాం ఆచారాలు ఏంటంటే ప్రార్థనలు ఏమంటే అవన్నీ ప్రార్థనలు చేయటం సంధ్యా వందనం చేసుకోవటం దేవునికి పూజ చేసుకోవటము ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి పూజా సమయంలో స్నానం చేయడానికి పంచా వస్త్రం కట్టుకొని బొట్టుపెట్టుకొని దేవుడికి కావాల్సిన సామానులు అన్నీ పాత్రలు అన్నీ శుభ్రంగా కడుక్కొని అన్నీ కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకొని చేస్తు ఉంటారు తరువాత గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రదక్షణాలు చేసి ఇలా పండుగలప్పుడు పంచలు కట్టుకొని పైన కండువా కప్పుకొని ఏ పండుగ అయితే ఆ పండగ ఆరాధన గుడికి శివాలయం అని కృష్ణాలయం అని సాయిబాబా గుడి అని వేణుగోపాల స్వామి గుడి అని పాండురంగ స్వామి గుడి అని ఇలా రకరకాలుగా ఒక్కొక్క పండుగకి ఒక్కొక రకమైన ఉంటుంది ఒకొక్క రకం పండుగ అనేది ఒకొక్కో రకమైన ఆచారం ఉంటుంది ఆ ఆచారాల ప్రకారం దానికి తగ్గట్టు పలహారాలు అని తయారు చేసుకొని గుడికి తీసుకొని వెళ్ళి స్వామి వారి దగ్గర నైవేధ్యం పెట్టి ప్రార్థనలు చేసుకోని పూజలు అక్కడ పెట్టి ప్రా దేవునికి సమర్పించుకొని అక్కడ వచ్చిన భక్తులకి సమర్పించుకుంటు ఉంటారు ఇది ఒకరకమైన ఆచారం అదే కొన్ని ద దసరా దీపావళి అలాంటి పండుగలు అయితే దసరా అప్పుడు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతు ఉంటాయి పూజలు జరిగిన తరువాత దసరా పది తొమ్మిదో రోజు ఆరుబయట అని చెప్పి హై స్కూల్ ముందు చీరాల ఏ ఊరు అయితే ఆ ఊరు ఆరుబయట అని చెప్పి స్వామి వారి ఊరిలో ఉన్న స్వామి వారి అందర్నీ ఊరేగింపు చేస్తు ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా పండుగకి వచ్చిన కొత్తవారు పాత వారు కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు అందరు ఒకే చోట గుమి కూడి కలుసుకొని స్వామి వారిని దర్శించుకొని అలంకరించుకొని రకరకాల అనుభవాలు తెలుసుకొని ఏ విధంగా వారి వారి పలు విధాలుగా మాట్లాడుకుంటు సూచెనలు చేసుకుంటూ పారవేటలో అంతా వారి యొక్క ఆలోచనల్ని నిర్వర్తించి నైవేధ్యాలు పెట్టుకొని ప్రసాదాలు వచ్చిన జనానికి పంచుకొని తిరిగి ఇంటికి వస్తారు అదేవిధంగా తీర్ధయాత్రలు వేడుకలు తీర్ధయాత్రలు శ్రీశైలం కాళహస్తి తిరుపతి ఈ విధంగా తీర్ధయాత్రలను చేసు తిరుపతి వెళ్ళినప్పుడు మెట్ల మెట్ల నుంచి నడుచుకొని పైకి వెళడం ఇది ఒక ఆచారం ఈ మెట్ల ద్వారా వెళ్ళే సమయం నడవగలిగిన వారిని బట్టి ఐదు గంటలు పట్టవచ్చు ఆరు గంటలు పట్టవచ్చు కుర్ర వాళ్ళు అయితే నాలుగు గంటలలో వెళ్ళిపోతారు వెళ్ళిన తరువాత అక్కడ స్వామి ఏడుకొండల స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి అక్కడ టైం పడుతుంది అక్కడ దుస్తులు ఆడవారైతే చీరలు కుర్తీలు అలాంటివి ధరించుకొని దర్శనానికి వెళ్ళాలి మగవారైతే పంచా కండువా వేసుకొని దర్శనానికి వెళ్ళాలి అన్నీ చోట్ల ఫ్యాంటు షర్ట్లు వేసుకొని రానివ్వరు ఈ విధమైన ఆచారాలు జరుగుతు ఉంటాయి అదే కాళహస్తీ అదే విధంగా దర్శనం దర్శనం చేసుకొని రాహు కేతువులు పూజ చేయించుకుంటు ఉంటారు అలాంటి పూజలన్నీ చేయించుకొని వస్తు ఉంటారు రాహుకేతువులు పూజ చేయించుకునే వాళ్ళు వారి సమయాన్ని ఒక గంట రెండు గంటలు అక్కడ కేటాయించాల్సి ఉంటుంది మాములుగా దేవుడిని దర్శనం చేయించుకొని వచ్చే వాళ్ళు వారి పాటికి వారు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక గంటలో బయటికి రావచ్చు అక్కడ ఇలాంటి దుస్తులు సాంప్రదాయం ఏమి లేదు పూజ చేయించుకునే వాళ్ళు మాత్రం దుస్తులు పంచ కట్టుకుని వెళ్తే మంచిది అని చెప్పి చెప్తు ఉంటారు పంచా కండువా వేసుకొని వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని అక్కడనుంచి నేరుగా స్వామి యొక్క స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళి అటు నుంచి తీర్థప్రసాదాలు తీసుకొని వారి యొక్క యాత్ర ముగించుకొని బయలుదేరుతారు శ్రీశైలం అదేవిధంగా ఉదయాన శ్రీశైలం చేరుకొని అక్కడ బస చేసి స్వామి వారి దర్శనానికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి వేడుకలు అన్నీ జరుగుతాయి కుంకుమ పూజ అని అభిషేకం అని రకరకాల పూజలు జరుగుతు ఉంటాయి ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ ఉన్న వారిని కొంత మందిని మాత్రమే లోపలికి పంపిస్తారు టిక్కెట్లు పెడతారు ఆ టిక్కెట్లు తీసుకుని వచ్చిన వారికి మాత్రమే లోపలికి పర్మిషను పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు మిగతా వారికి అటువంటిది ఉండదు బయట నుంచి దర్శనం చేసుకొని ప్రదర్శనం చేసుకొని రావడం ఈ విధంగా రకరకాలుగా జరుగుతు ఉంటాయి ఒకొక్క ఊరిలో సాంప్రదాయాన్ని బట్టి ఒకొక్కో విధంగా జరుగుతు ఉంటుంది అదే అలివేలి మంగమ్మ తిరుపతి దగ్గర అలివేలి మంగమ్మ ఇంకా ప్రతి వారు తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు అలివేలు మంగాపురం వెళ్ళి అలివేలి మంగమ్మను దర్శించుకొని అక్కడ నైవేధ్యాలు పెట్టి ప్రసాదాలు లడ్లు వడలు గారెలు అలాంటివి అన్నీ ప్రసాదాలుగా తీ స్వీకరించి భోజనాలు చేసి అక్కడ నుంచి బయలుదేరి వారి ప్రకారం ఈ మీ మతపరమైన ఆచారాలు ఒక భాగం ఒక భాగం ఏంటంటే ఈ విధంగా వివరించండి ఈ విధానాన్ని వివరించండి క్రిస్టియన్ మతం వారు అయితే చర్చీలో వెళ్ళి వారి వారి యొక్క మత గురువులు చెప్పిన ప్రకారం ఆచరించుకుంటు ఉంటారు వారి మత గురువులు ప్రకారం ఆచ ముస్లింలు వాళ్ళు అయితే మసీదులకి వెళ్ళి వారికి నమాజు టైం టైము ఉంటుంది ఆ టైం ప్రకారం వెళ్ళి నమాజు చేసుకొని వస్తారు రోజుకి మూడు సార్లు నమాజు చేస్తారు ఈ విధంగా మతపరమైన ఆచారాలు జరుగుతు ఉంటాయి ఇవన్నీ ఎవరి యొక్క ఆచారాలు వారి ప్రకారం వారికి జరుగుతు ఉంటుంది వారిని అనుసరించి వారి యొక్క గురువులు చెప్పే వి ప్రకారాన్ని బట్టి వారి మత ఆచారాల్ని ఏ విధంగా ఆ విధంగా జరుగుతు ఉంటాయి ఈ విధానాన్ని వివరించండి